మా మొక్కలను ఎప్పుడూ శుభ్రంగా పరిశుభ్రంగా ఉంచుతూ శుభ్రంగా చేస్తూ ఉంటాను ఎందుకంటే నాకు మొక్కలు అంటే చాలా ఇష్టం మొక్కల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ప్రాముఖ్యంగా మొక్కలు పెంచడానికి ఎక్కువగా నేను ఎందుకు ఇష్టపడతాను అంటే ప్రకృతి సంబంధమైన మొక్కలు మన ఇంట్లో పెంచుకోవడం వల్ల మనకే చాలా వరకు లాభం వస్తుంది ఎందుకంటే మనం బయట నుంచి కాయగూరలు చాలా రకాలు మనం కొనుక్కుంటూ ఉంటాము కానీ అవి సరైన పద్ధతిలో పండించరు ఎందుకంటే ఎక్కువగా రసాయనాలతో కూడిన మందులు గట్రా కొడుతూ అవీ త్వరగా పండిపోవాలని వారు చాలా ప్రయత్నాలు చేస్తూ చివరికి అవి మందులు కొట్టిన ఆహారం మనకి అందిస్తారు అవి మనం తినడం వల్ల త్వరగా మనం మనుషులు జబ్బు పడటం అనేది ఎక్కువగా జరుగుతుంది కనుక ఎక్కువగా మా ఇంట్లో మేము కాయగూరలు చెట్లు ఎక్కువగా పెంచుతూ ఉంటాను అలాగే పువ్వుల మొక్కలు కూడా ఎక్కువగా ఇంట్లో వేసుకుంటాము ఇంకా బీరపాదు దొండపాదు ఆనపకాయి పాదు ఇంకా టమాటా చెట్లు ఇంకా చాలా రకాలైన చెట్లన్నీ పెంచుతూ ఉంటాను ఎందుకంటే ఆ మొక్కలని ఎక్కువగా ఎప్పటికప్పుడు మొక్కలను మేము పరిశుభ్రంగా చూసుకోవడానికి వాటికి కావలసిన ఎరువులు మందులు గట్రా వేస్తూ ఉంటాము వీటి కోసం వ్యవసాయ శాఖ వారిని కూడా అప్పుడప్పుడు సంప్రదిస్తూ ఉంటాము ఇంకా యూట్యూబ్ ఛానల్లో పుస్తకాలలో పుస్త అసలు అన్నీ మనం మొక్కలని ఎలా పరిరక్షించాలి అనేదాన్ని బట్టి ఎక్కువగా చూస్తూ ఉంటాము చదువుతూ ఉంటాము ప్రాముఖ్యంగా ఇంట్లో మొక్కలు ఉండటం వల్ల మనకు ఆక్సిజన్ అనేది కూడా ఎక్కువగా అందుబాటులో ఉంటదన్నమాట అంటే మనకి ఆక్సిజన్ కూడా మొక్కలు అనేవి మనం వదులుతున్న శ్వాస కార్బన్ డయాక్సైడ్ అవి పీల్చుకుని ఆక్సిజన్ మనకి ఉత్పత్తి చేస్తూ ఉంటాయి ఇంకా మొక్కల వల్ల చాలా అనేకమైన ఉపయోగాలు ఉన్నాయి మేము అయితే ఏం చేస్తాము అంటే మేము వాడిన చెత్త అంటే తడి చెత్తని మేము ఏం చేస్తాము అంటే ఒక గొయ్యి తీసి ఆ పెద్ద గొయ్యి తీసి ఆ గోతిలో ఈ తడి చెత్త అంతా వేసి మళ్ళీ పైన మేము ఏదో ఒకటి దానితో కప్పేస్తాము ఆ తడి చెత్త అంతా మట్టిలో కలిసి కలిసిపోతుంది ఆ ఎరువును తీసుకొచ్చి మేము మొక్కలకి వేస్తూ ఉంటాము అలా మొక్కలకి వేసినప్పుడు మొక్కలు పెరుగుతూ ఉంటాయి ఇంకా మెంతికూర చుక్కకూర కొత్తిమీర పుదీనా ఇవన్నీ ఇంట్లోనే పెంచుతాము ప్రాముఖ్యంగా మెంతికూర ఎక్కువగా మేము కుండీల్లో పెంచుతూ ఉంటాము ఎందుకంటే మెంతికూర చాలా మంచిది మన ఒంటికి కాబట్టి మేము వారానికి రెండు మూడుసార్లు మెంతికూరే తింటాము ఎక్కువగా బచ్చల కూర ఇవన్నీ ఆకుకూరలు కూడా ఎక్కువగా పండిస్తూ ఉంటాము ఈ మెంతికూరకి ఎక్కువ ఏం చేస్తాము అంటే మెంతులు మేము మా మేము ప్రతీరోజు పరగడుపునే మెంతి నీళ్ళు త్రాగేసి ఆ మెంతులు మేము కుండీలో చల్లడం వల్ల మెంతులు మొక్కలు వచ్చి అవి మెంతికూర క్రింద ఎక్కువగా వస్తాయన్నమాట అవి మేము కోసుకొని మాకు కావలసినప్పుడు పప్పులో వేసుకొని మెంతికూర వండుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది అలాగా మాకు కావాలసిన కాయగూరలు ఆకుకూరలు అన్నీ మేము ఇంట్లోనే పండించుకుంటూ ఉంటాము ఇంకా ఏంటంటే మొక్కలకి ఎప్పటికప్పుడు దోమలు గట్రా పురుగులు గట్రా తినకుండా అప్పుడప్పుడు మందు కొడుతూ ఉంటాము దాని చుట్టూ నెట్టు గట్రా కడుతూ ఎండ కూడా తగిలేటట్టుగా మేము తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఇంట్లోనే మేము డ్రాగన్ ఫ్రూట్ అని కివీ అని ఇలాగా పళ్ళ పదార్థాలు కూడా మేము ఎక్కువగా పెంచుతూ ఉంటాము అన్ని రకాల తినే వస్తువుల దగ్గర నుంచి వండుకునే కాయగూరల దగ్గర నుంచి ప్రతీదీ మేము ఎక్కువగా ఇంట్లోనే పెంచుకుంటూ ఉంటాము ఎందుకంటే అవి మనకు ఆరోగ్యం కాబట్టి ఇంకా అప్పుడప్పుడు మా దగ్గరికి ఎవరైనా మా ఇంటి గట్రా వచ్చినప్పుడు వారికి కూడా మేము ఇస్తూ ఉంటాము బీరకాయ పాదులు ఆనపకాయ పాదులలోంచి గట్రా ఆనపకాయలు కూడా కాసినప్పుడు అవన్నీ మేము మా స్నేహితులకి మా బంధువులకి మేము అవి కోసి ఇవ్వడం అయితే జరుగుతుంది ఇంకా ఎక్కువగా ఉన్నప్పుడు మేము మార్కెట్లో కూడా సేల్స్ చేయడం అయితే జరుగుతుంది అన్నమాట ఎందుకంటే అది ఒక మొక్కలు పెంచడం అనేది ఒక మంచి పద్ధతి ఎందుకు అంటే అది మనతో పాటు మన పిల్లలు కూడా మొక్కలు పెంచడం మనం నేర్పించినప్పుడు అది చాలా రీతిగా మనకి మంచి ఉపయోగంగా కలిగిస్తూ ఉందన్నమాట ఎందుకంటే నేచర్ని మనం కాపాడినట్టు అవుతామన్నమాట అలాగే మనతోపాటు అందరినీ మనం కాపడినట్టు అవుతాము చాలామందికి ఎక్కువగా మొక్కలు పెంచడం అనేది ఇష్టం ఉన్నవాళ్ళు పెంచలేకపోతూ ఉంటారు ఎందుకంటే వాటన్నిటికీ ఎప్పటికప్పుడు శుభ్రం చేసి నీటుగా క్లీన్ చేసి అవన్నీ చేయాలి కాబట్టి చాలామంది చేయలేరు కానీ మేము అయితే ఓపికగా వేసిన చెట్లు వేసినా మొక్కలు వేసినా మొలలు ఉన్నా శుభ్రంగా క్లీన్ చేసి అక్కడ ఎరువులు మట్టి అటువంటివన్నీ మేము చల్లి అవన్నీ పెంచుతూ ఉంటాము ఇంకా పూల మొక్కలు వారం వాడంబరాలు సన్నజాజులు విరజాజులు ఇవన్నీ మేము మొక్కలు గట్రా వేసి పాదులు గట్రా వీటిని కోసి మేము మాలలు గట్రా గుచ్చి మేము అమ్మడం అయితే జరుగుతుంది లేకపోతే తెలిసిన వాళ్ళకు కూడా మేము ఇస్తాము అలాగా ఎప్పటికప్పుడు ప్రతీదీ మా ఇంట్లో మేము పెంచుకుంటూ ఉంటాము అంటే మాకు బయటకి వెళ్ళే అవకాశం లేదు అవసరత కూడా లేదన్నమాట ఆకురాలు కాన్నుంచి ప్రతీదీ మా ఇంట్లోనే మేము పెంచుకుంటూ ఉంటాము మీరు కూడా అలాగే పెంచుకోవాలని నేను అనుకుంటున్నాను ఇంకా ఏంటంటే వీటిని ఎప్పటికప్పుడు మొక్కలని సూర్యుడి నుంచి కాపాడటానికి ఎండాకాలంలో ఎక్కువగా మేము ఆ మొక్కల మీద ఎక్కువగా ఎండ ప్రభావ చూపకుండా పైన వాల్ నెట్టు లాంటివి నెట్లు కడుతూ ఉంటాము లేకపోతే కాటన్ క్లాత్లు అనేవి కాటన్ గుడ్డలు గట్రా మేము కట్టి ఎండ బారి నుంచి మొక్కలని సంరక్షించడానికి ఎక్కువగా మేము కృషి చేస్తాము ఇంకా ఏంటంటే ప్రొద్దుటే మేము నీళ్ళు పోసిన తరువాత మళ్ళీ సాయంత్రం నాలుగు దాటిన తరువాత నాలుగున్నర నాలుగు ఆ టైంకి నుంచి మేము మొక్కలని పెంచడం జరుగుతుంది మా ఇంట్లోనే జామ మొక్కలు నారింజ కమల ఇలాగా తినే ఫ్రూట్స్ అన్ని మేము పెంచుకుంటూ ఉన్నాము ప్రతీదీ మా ఇంట్లోనే మేము పెంచుతూ ఎప్పటికప్పుడు మేము మా కుటుంబాన్ని ఎప్పటికప్పుడు మేము కాపాడుకుంటూ ఉంటాము ఎందుకంటే ఈ సమాజంలో మనము ఉన్నాము కనుక ప్రస్తుత పరిస్థితులని బట్టి చూస్తే బయట కనుగోలు చేస్తున్న ఆహారాలు కానీ ఇవన్నీ మనం తీసుకునే కంటే మన ఇంట్లోనే మనం పండించుకుని ఆ ఆహారాలను మనం తీసుకోవడం వల్ల మనకి శరీరానికి కానీ ఎంతో మేలు జరుగుతుంది మన ఆరోగ్యం కూడా ఎంతో బాగుపడుతుందని నేను చెప్పగలను ఇంకా ఇలాగా ఇది ఒక మా జీవన శైలిలో ఇదొక అలవాటు క్రింద మేము చేసుకున్నాము మా ఇంట్లో అందరూ మొక్కలు పెంచడానికి ఎక్కువగా ఇష్టపడతాము ఎప్పటికప్పుడు దాన్ని ఎలా సంరక్షించాలని పుస్తకాలలో మేము చదువుతూ ఉంటాము టీవీల్లో చూస్తూ ఉంటాము వ్యవసాయ పద్ధతులను మేము అన్నీ ప్రతీదీ మేము చూసుకుంటూ ఎలా చేయాలి ఏంటి అనేది ప్రతీ ఇది మేము చూసుకుంటూ ఉంటాము అలాగా మీరు కూడా ఇంట్లో మీ మొక్కలని పెంచుకోండి మీ పర్యావరణం రక్షించండి మీ స్నేహితులని మీ బంధువులు అందరికీ ఈ మొక్కలు ఇలాగే పెంచాలని మీరు చెప్పండి ఇంకా ప్రతీ ఒక్కరిలో ఒక ఉద్యమం అనేది మీరు కలిగించండి ప్రతీ ఒక్కరూ ఇంట్లోనే ఇలాగా ఆకుకూరలు కాయగూరలు పళ్ళు ఇవన్నీ పెంచుకోవడం వల్ల మనకు కూడా ఏదో డైలీ చేసే ఒక పనిలో యాక్టివ్ ఇది ఒక మంచి పని అని అందరూ అనుకుంటారు అలా ఉండాలి మీరు అందరికీ కూడా అవగాహన తెప్పించాలని అనుకుంటున్నాను నాకైతే ఈ మొక్కలు పెంచడం చాలా ఇష్టం వీటి కోసం సలహాలు వాళ్ళని వీళ్ళని అందరినీ అడుగుతూ నాకు నచ్చినవి నేను చేస్తూ ఇంకా నేనన్నీ తెలుసుకొని చేస్తూ ఎప్పటికప్పుడు ఉంటాను